మీరు ఏదైనా ఆర్ట్ ఎగ్జిబిషన్ లేదా ఎక్స్పోస్ సందర్శించారా వాటి గురించి ఏమనుకుంటున్నారు మీ అనుభవాన్ని పంచుకోగలరా లేకపోతే మీరు ఏదైనా ఎక్స్పోని సందర్శించాలనుకుంటున్నారా ఎందుకు ఆర్ట్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఎగ్జిబిషన్ అంటే సందర్శించాను మా స్కూల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ చేస్తారు కదా పిల్లల దగ్గర కొంచెం అంటే ఆర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటాయి వాళ్ళ కళలనేవి బయటకు వస్తాయి అట్లాంటిది అయితే నేను సందర్శించాను చూసాను చాలా వరకు కొంత కొంత మంది పిల్లల క్రియేటివిటీ బొమ్మలతో అంటే పిండితో ఒక అబ్బాయి పిండితో ఏనుగు ఏనుగులను తయారుచేయడం గణపతి విగ్రహాలను తయారుచేయడం అట్లాంటివి చేసే వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకేంటంటే ప్లాస్టిక్ ఐటెమ్స్తో సంథింగ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అట్లాంటివి చేయడం అలా చేసేవాళ్ళు అట్లాంటివి నేను చాలానే చూసాను మీకు ఏదేనా ఎక్సపోని సందర్శించేయాలనుకుంటున్నారా అంటే ఎస్ అవును ఉంది ఏంటంటే కొత్తగా మన తెలంగాణలో అంబేడ్కర్ది విగ్రహం నిలిపారు కదా నూటయాభై అడుగుల విగ్రహాన్ని అది ఒక బుక్స్ ఎగ్జిబిషన్ జా మన భారత జాతీయ రాజ్యాంగం గురించి ఉంది కదా అది పెద్ద మొత్తం మాల్ అది ష్ అది అది అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే అది చూడాలి అని నా కోరిక మాత్రం ఉంది